నాకు ఇష్టమైన చేపలు కోరమీను చేప బొమ్ముడైయులు శీలావతి చేప పండుగప్ప పులస చేపలు సాధారణంగా జనాలు తినడానికి ఎక్కువగా ఇష్టపడే చేపలు పులస చేపలు పండుగప్పలు కొరమీను మొదలైనవి